హలో పిజ్జా హట్టా నేను ఇందాక ఒక పిజ్జా ఆర్డర్ చేశాను మీకు కాల్ చేసి

చికెన్ చీజ్ పిజ్జా ఆర్డర్ పంపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ పిజ్జా పైన చీజ్ ఎక్కువ ఎక్కువ వేయండి చికెన్ కూడా ఎక్కు ఎక్కువ వేయండి టాపింగ్స్ వచ్చి అందులో క్యారెట్ అసలు వేయద్దు మన అవును క్యారెట్స్ వద్దు అలాగే టాపింగ్స్లో ఈ క్యాబేజ్ వచ్చేలాగా చూడండి నాకు క్యాబేజ్ అంటే ఇష్టం అవును ఇంకొక విషయం ఏంటంటే పిజ్జాని బేక్ చేసే అప్పుడు కింద పిజ్జా యొక్క బాటమ్ మాడకుండా చూసుకోండి లాస్ట్ టైం మీకు ఆర్డర్ చేశాను లాస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు పిజ్జా బేస్ మొత్తం మాడిపోయి వచ్చింది నాకు నచ్చదు అట్ల ఉంటే అవును అదేవిధంగా మీరు పీజా పార్సెల్ చేసేటప్పుడు బాక్స్లో నాకు సాస్ కొంచెం ఎక్స్ట్రా కావాలి నాకు సాస్ లాస్ట్ టైం టూ టూ ప్యాకెట్సే ఇచ్చారు అది ఎటు సరిపోలేదు నాకు అసలు కొంచెం ఎక్కువ ప్యాకెట్స్ వచ్చేలాగా చూడండి కొంచెం ఆర్డర్ కూడా కొంచెం మీరు తొందరగా పంపిస్తే బెటరు చాలా ఆకలి అవుతుంది తొందర తినాలి నేను ఓకే ఓకే అడ్రస్ మీకు ఇంతకుముందు అక్కడ పెట్టాను కదా అదే అడ్రస్ పంపించండి ఏమన్నా డౌట్ వస్తే మీరు అక్కడ బస్ స్టాండ్ దగ్గర పక్క గల్లీలో వచ్చి బస్ స్టాండ్ దాటినాక రైట్ సైడ్ సెకండ్ గల్లి ఆ గల్లీ లోపలికి వచ్చినాక వన్స్ నాకు ఇదే నెంబర్కి కాల్ చేయండి నేను వచ్చి ఆర్డర్ తీసుకుంటాను ఎస్ అవును మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా వినండి ఏంటంటే పైన చీజ్ ఎక్కువ ఉండాలి టాపింగ్స్లో చీజ్ ఎక్కువ ఉండాలి కింద బేస్ అసలు మాడకూడదు టాపింగ్స్లో క్యారెట్ ఉండకూడదు అదేవిధంగా టాపింగ్స్లో కొంచెం క్యాబేజ్ కొంచెం ఎక్కువ వేయండి అడ్రస్ వచ్చేసి బస్ స్టాండ్ దాటినాక రైట్ సైడ్ రెండో గల్లి ఓకే థ్యాంక్ యూ